ఈ రోజుల్లో పిల్లలు చాలా విచిత్రమైన ఆటలు ఆడుతూ ఉంటారు క్రొత్త ఆటలు అంటారు ఈ క్రొత్త ఆటలు ఆడేదాంట్లో పిల్లలు ఉత్సాహంగా చూపుతారు అవి ఒకటి ఫ్రీ ఫైర్ గేమ్ ఈ ఫ్రీ ఫైర్ గేమ్లో ఒకరు దాచిపెట్టుకొని ఇతరులని చి కాలుస్తూ ఉంటారు ఇవి చిత్ర విచిత్రాల దుస్తులు వేస్తూ ఆ విచిత్రమైన ఆకారాలతో ఉండి చాలా వింతగా ఉంటాయి ఈ ఇవి ఆడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి రెండవది క్యాండీ క్యాష్ ఈ క్యాండీ క్యాష్ ఆటలు కూడా చాలా వింతగా ఉంటుంది కలర్లు కలర్లు ఉంటాయి ఈ కలర్లు కలర్లతో ఆడి చాలా ఉత్సాహంగా ఆడుతూ పిల్లలు ఉంటారు మూడోవది లూడో గేమ్ ఈ లూడో గేమ్ ఆడడం వల్ల ఓ ఇక్కడ ఒక డై ఉంటుంది ఆ డై వేసి నంబర్లెన్ని ఉంటే అన్ని కాయిన్ జరుపుతూ ఉంటాము ఇక్కడ ఈ కాయిన్ జరుపుతుండడం వల్ల ఇంకొక కాయిన్ని చంపుతూ ఉంటుంది నెక్స్ట్ చెస్ ఈ చెస్ ఆడడం వల్ల తెలివి తేటలు బాగా పెరుగుతాయి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ గేమ్ క్యారమ్స్ ఈ క్యారమ్స్ ఆడటం వలన చాలా అద్భుతమైన తెలివి తేటలు పెరుగుతూ చాలా మంచిగా ఆడుతూ ఉంటారు ఈ ఐదు ఆటలు చాలా అద్భుతమైన ఆటలు ఇవి ఆడటం వల్ల పిల్లలకి చాలా తెలివిగా ఉంటాయి ఈ క్రొత్త ఆటలు ఆడుతూ ఇతరులకు ఇన్స్పిరేషన్గా మారుతూ ఉంటాయి ఇక్కడ పిల్లలు చదువు కన్నా ముఖ్యంగా ఆటలు చాలా బాగా ఉంటాయని పిల్లలు వదిలేసి ఇక్కడ ఆడుతూ ఈ క్రొత్త రకమైన ఆటలతో చాలా అద్భుతంగా ఆడుతూ తెలివి తేటలు పెరుగుతూ ఉత్సాహంగా ఆనందంగా గడుపుతూ ఉంటారు